జీవితంలో మానవుడికి నీరు చాలా ప్రాముఖ్యమైనది రోజువారి జీవితంలో మనకి నీరు చాలా అవసరం లేచినది మొదలు కాలకృత్యాలు తీర్చుకోవడానికి వంట చేయడానికి బట్టలు ఉతకడానికి పాత్రలు శుభ్రం చేయటానికి ఇళ్ళు శుభ్రం చేసుకొవటానికి ఉపయోగపడతాయి మానవుడి శరీరం డెభై శాతం నీరుతోనే నిండి ఉంటుంది ఇళ్ళు శుభ్రం నుండి వంట శుభ్రం వరకు ప్రతి పనికి నీరు అవసరం మొక్కలు పెంచటానికి మానవుడికి అవసరమైన పండ్లు కాయగూరలు చిరుధాన్యాలు పండించటానికి నీరు చాలా ప్రాముఖ్యమైనది నీరుతోనే మానవుడి జీవితం ఆధారపడి ఉంటుంది